నమస్కారమండి ఏం కావాలండి మీకూ కాయలా ఉన్నాయండి మీకు ఏ రకమైన కాయలు కావాలండి ఉన్నాయండీ మా దగ్గరా దానిమ్మ కాయలు ఉండాయి బొప్ మా దగ్గిర దానిమ్మ కాయలు ఉన్నాయండి మీరడిగిన బొప్పాయి కాయి కూడా ఉంది ఇంకా మామిడి కాయలు కూడా ఉన్నాయండి ఇంకా ద్రాక్షా ఉందండి ఇంకా కర్బూజ ఉందండి మీకు ఏ రకమైనవి కావాలండి ఇంకా ఏమైనా కావాలా సరేనండి ఇంకేమైనా కావాలా అండి

మా దగ్ మా దగ్గర ఎప్పుడూ తాజావే ఉంటాయండి ఇంకేమైనా కావాలా అండి రెండు కేజీలు వచ్చేసి మీకు వంద రూపాయలు పడుతుందండీ ఇంకా మామిడి కాయలు వచ్చేసి మీకు కేజీ రెండు యాభై పడుతుందండి మీరు రెండు కేజీలు అడిగారు కదండీ రెండు కేజీలు ఐదు వందలు పడుతుందండీ ఇంక దానిమ్మకొచ్చేసి కేజీ రెండు వందలు అండి రెండు కేజీలు అడిగారు కాబట్టి నాలుగు వందలు పడుతుందండి మొత్తం మీకింక ఈ మూడేనా ఇంకే రకమైన కావాలా అండి

తప్పకుండానండి తగ్గిస్తాం మీకింకా ఏమైనా కావాలా అండి మా దగ్గర అన్ని తాజావి ఉంటాయండి మీకు మీరు అడుగుతున్నారు కాబట్టి మొత్తం వెయ్యి రూపాయలు అయింది కదండీ మేము మీకు ఒక వంద రూపాయలు తగ్గిస్తున్నామండి తొమ్మిది వందలు ఇవ్వండి ఇచ్చేయమంటారా అండి

సరేనండి ఇదిగోండి తీసుకోండి ధన్యవాదాలండి